మేము ఆటలు ఆడడం ప్రారంభించినప్పటి నుండి గేమింగ్ ప్రచారం ఎలా మారిందం మారిందంటే ఇప్పుడు అంత ఎవరికి వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకొనేటటువంటి ఈ ప్రక్రియ ఈ రోజుల్లో ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంది అందరూ ఐకమత్యంగా ఉండి ఆడేటటువంటి మనస్తత్వాలు ఇప్పుడు ఉండేటటువంటి ఆటల్లో కానీ మనుషుల్లో గాని లేదు అని మనం ఇప్పుడు చూస్తున్న సమాజాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు